పూలా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉంటుంది అండి మీకు ఏ రకంగా కావాలి అవునా అండి పెళ్ళికి డెకరేషన్కా అండి మొత్తం అలంకరించడానికా ఎప్పుడు అండి పెళ్ళి అవున్ ఓకే అండి మీకు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మీకు ఎలాంటి పూలతో కావాలి బాగా ఎత్తు ఎత్తుగా కావాలా పల్చగా కావాలా మీరు అన్నీ మాకు వివరాలు కనుక చెప్పినట్టయితే అలాగే అండి అన్నీ రకాలు అంటే గులాబీ చామంతి అన్నీ కలిసేటట్టుగా అలాగే అండి ఇప్పుడు ఎప్పుడు అండి పెళ్ళి సాయంత్రం కల్లా అలాగే అండి మరి మీరు మోడల్స్ ఎంచుకుంటారా ఇదిగోండి ఇది అయితే ఓకే అండి పెళ్ళి మండపం చాలా పెద్దది ఇప్పుడు అయితే మీకు పూలరకంగా అయితే ఒక ధర పడుతుంది అండి లేదంటే డెకరేషన్ అది అలంకరించడం మొత్తం మేము అయితే ఒక రకంగా డబ్బులు ధర ఉంటుంది మీకు ఎలా కావాలి మేము మేము అలంకరించినట్టయితే ఒక రకమైన ధర ఉంటుంది ఓన్లీ కేవలం పూలు మీకు పంపించినట్టయితే ఒక రకమైన ధర ఉంటుంది మా దగ్గర అన్నీ పూలు అందుబాటులో ఉన్నాయండి మేము ఇది చేసినట్టయితే కనుక ఒక మీరు అందులో మండపం పెద్దది అంటున్నారు కాబట్టి రకరకాల పూలు అంటున్నారు కాబట్టి లక్ష అవుతుంది అండి అదంతా మేము చూస్తాం అండి పూలు మీకు ఎక్కడెక్కడ ఈ పూలతో ఉపయోగం ఉందో అవ్వంతా మేమే ఎందుకంటే తలంబ్రాలు పోసేటప్పుడు కానీ గెస్ట్లని అతిథులని ఆహ్వానించేటప్పుడు కానీ ప్రతీ దాంట్లో పూలు ఎక్కడెక్కడ ఉపయోగం ఉంటాయో అక్కడ అంతా పెళ్ళికూతురుకు కానీ మీ చుట్టాలు బంధువులు పెట్టుకోవడానికి ప్రతిది మేము మీకు అందుబాటులో ఉంచుతాం అందువల్ల అంతగా ఇది మీకు ఇప్పుడు ఓకే కదండి లక్ష రూపాయలు మీకు అందరు వచ్చి గర్ల్ అమ్మాయిలు కూడా సర్వ్ చేస్తారు మీకు అందిస్తారు అంతా ఉంటుంది ఇప్పుడు మీ చిరునామా చెప్తారా మేము రాసుకుంటాం

ఓకే అండి మండపం పేరు ఓకే అం డి మీకు మరి అడ్వాన్స్ అండి ముందుగా ఎంతో కొంత మీరు మాకు చెల్లిస్తే ముప్ఫై వేలు అలాగే అండి మీది నెంబర్ చెప్తారా అండి మరి అవునండి ఓకే ఎనిమిది మూడు ఏడు ఒకటి ఆరు ఆరు ఏడు ఐదు నాలుగు సున్నా ఓకే అండి సరే అండి అలాగే అండి సరే ధన్యవాదాలండి కన్ఫమ్ తప్పనిసరిగా చెప్తాం మీకు న్యాయం చేస్తాం అండి మేము చాలా చాలా పెళ్ళిళ్ళు చేస్తున్నాం మేము మీకు అందంగా మీకు నచ్చే విధంగా చేస్తాం అండి ఓకే అండి